తెలంగాణలో నేను ముందుగా సిఫార్సు చేసే ప్రదేశం ట్యాంక్ బండ్ దాన్ని హుస్సేన్ సాగర్ అని కూడా అంటారు అయితే హుస్సేన్ సాగర్ అది చాలా పురాతనమైన అన్నది నది కాదు పురాతనమైన రివర్ అయితే అక్కడ నీళ్లు ఎంతో నీటుగా ఉంటాయి పక్కన ప్రదేశం కూడా దాని చుట్టూ చాలా నీటుగా కట్టారు మధ్యన బుద్ధుడు పైకి వేళ్ళు చూపిస్తూ ఉంటాడు దాన్ని చూడటానికి ఎంతో మంది తరలి వస్తుంటారు దాంట్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ అయితే నేను అది మొదటగా చూపిస్తాను అందులోకి మనం బోట్ను కూడా తీసుకొని వెళ్ళవచ్చు కానీ కొంచెం పైసలు ఖర్చవుతాయి బోట్ని తీసుకువెళ్లి మొత్తం చెరువుని మొత్తం చూసి రావచ్చు వచ్చేటప్పుడు అలాగే దాని వెనకాల ఉన్న ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ యొక్క వెనకాల ఉన్న నెక్లెస్ రోడ్ చాలా బాగుంటుంది చూడటానికి నైట్ టైంలో ఇంకా చాలా అందంగా లైట్లతో అలంకరించి ఉంటుంది పక్కన ఐస్ క్రీమ్ బండీలు దాని పక్కన రెస్టారెంట్లు దాని పక్కన పార్కులు ఎంత ఈజీగా చూడవచ్చు ఇంకా ఎంతో మంచిగా ఉంటుంది అలాగే అక్కడ నుంచి తిరిగి వస్తున్నప్పుడు పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం రీసెంట్గా నూట ఐదు అడుగులతో కట్టించారు అది చూడటానికి ఎంతో విలాసవంతంగా ఉంటుంది అది చూశాక పక్కన ఉన్న ప్రజాభవన్ అయితే అది కేసీఆర్ గారు తెలంగాణ భవన్గా ప్రకటించి కట్టించారు అది ఇప్పుడు కాంగ్రెస్ పాలన కాబట్టి దాని పేరు మార్చి ప్రజాభవన్గా పెట్టారు అది నైట్ టైంలో ఎంతో వెలుతురు నిచ్చి దాని లైట్స్ వల్ల ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అది చూసినప్పుడు మనకు కూడా అలాంటి భవనం కట్టించుకోవాలని మనస్తత్వం వస్తుంది అక్కడ నుంచి వచ్చేటప్పుడు మెహిదీపట్నం మీదుగా వచ్చేటప్పుడు గోల్కొండ ఉంటుంది ఆ గోల్కొండ చూశాక గోల్కొండలోని పురాతన విషయాలు అన్నీ తెలుసుకొని ఆ పురాతన విషయాలు అక్కడి రాజులు అక్కడ ఉన్న పరిపాలన అక్కడ ఏం జరిగింది ఏంటి పాత గోడలు చాలా పెద్ద ప్రదేశం దాంట్లో ఎంతోమంది చూడటానికి వచ్చేవారు అదంతా చూశాక మెయిన్గా హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న మార్కెట్లో కొన్ని సామాను కొనుక్కొని అక్కడ చార్మినార్ని చూసి కొన్ని ఫోటోలు దిగి అక్కడి నుంచి వెళ్ళవచ్చు వెళ్లేటప్పుడు ఇంకా తెలంగాణలో నాగార్జునసాగర్ అనే డ్యాం ఉన్నది నాగార్జునసాగర్కి వెళ్లి చూస్తే చాలా పెద్ద డ్యాం ఉంటుంది అందులో నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తుంటాయి ఎండాకాలంలో అయితే నీళ్లు చాలా తక్కువగా ఉంటాయి అక్కడికి వెళ్లాలంటే చలికాలంలో కానీ లేదా వర్షాకాలంలో కానీ వెళ్లాలి ఎందుకంటే అప్పుడే గేట్స్ అనేటివి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఆ ప్రదేశాన్ని చూస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది దాని తర్వాత అక్కడ నుంచి మనం రివర్స్ వచ్చేటప్పుడు కోట కనిపిస్తుంది అది గిరికొండ కోట అక్కడ ఆ కోటలో ఉన్న ప్రదేశాలు అంటే కోటలో ఉన్నా రూమ్లు చాలా పురాతన కట్టడి అక్కడ విగ్రహాలు ఉంటాయి విగ్రహాలు చూస్తూ అప్పుడు అక్కడ ఉన్న అక్కడ జరిగిన అవన్నీ తెలుసుకోవడం మనకు చాలా విద్యను నేర్పిస్తుంది దాంతోపాటు వరంగల్ వరంగల్ లోకి వరంగల్ వెల్ వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి ఉంటుంది అక్కడ వెయ్యి స్తంభాలు కలిగిన గుడి అంటే వేయి స్తంభాలు ఒకే గుడిలో ఉండడం అక్కడి యొక్క ప్రత్యేకత అక్కడ వెయ్యి స్తంభాల గుడిలో శివుడు ఉంటాడు శివుని దర్శించుకుని దాంతోపాటు ఆ నంది నందిని దర్శించుకుని నంది చెవులో ఏమైనా చెప్తే అది జరుగుతుంది అనేది అక్కడి యొక్క నమ్మకం అక్కడ నుంచి మెల్లగా మనం గోల్కొండ నుంచి యాదగిరిగుట్ట వెళ్లవచ్చు యాదగిరిగుట్ట వెళ్ళాక యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం రీసెంట్గా చాలా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి చేయించారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రి కానీ వారు చేయించిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ చేయించారు ఆ చేయించినప్పుడు అక్కడ వచ్చిన భక్తులు ఎంతో ఆనందంగా ఏమి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా తమ తమ దర్శనాన్ని తాము చేసుకుని వెళ్తారు అక్కడ వెళ్లేటప్పుడు కొండమీదకి వెళ్లకుండా కిందనే పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు మన బైకులు కానీ కార్లు కానీ పైకి తీసుకువెళ్లడానికి వీల్లేదు ఎందుకంటే పైన చాలా ట్రాఫిక్ జామ్ ఉంది ఇంకొకటి అక్కడ తీసుకెళ్లాలంటే కేవలం బస్సులు మాత్రమే ఉంటాయి ఆ బస్సుల్లో మనం ప్రయాణించి అక్కడికి వెళ్లి లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఇలాంటి చాలా కట్టడాలు మన తెలంగాణలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి కట్టడాలు చాలా విబదిగా అరుదుగా ఉంటాయి మన తెలంగాణలో కొన్ని సంవత్సరాల్లోనే ఇన్ని కట్టడాలు ఇన్ని యొక్క చారిత్రక కథలు ఉన్నాయి ఈ కథలన్నీ తెలుసుకోవడానికి మనం ఎన్నో దేశాలు ఎన్నో రకాలు తిరుగుతాం కానీ మన తెలంగాణలో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను